జీవితంలో ఆటలు చాలా మంచివి ఎందుకంటే జీవితంలో ఆటలు ఆడడానికి మనల్ని ప్రోస్తహిస్తారు ఆ జీవితంలో మనము ఏమైనా ప్రోస్తహించాలంటే మంచి జీవితాల కోసం వాడుకుంటాం ముందుగా ఉన్నటువంటి ప్రశ్నలు అన్నిటిని మనం సమృద్ధించుకోవాలంటే మనకు ఒక ఆట మంచిది ఏ ఆట నువ్వు ప్రోస్తహించుకోవాలంటే ఆటని ప్రోస్తహించుకుంటావు జీవితంలో చాలా ఆటలున్నాయి అన్ని ఆటలను ప్రోస్తహిస్తాం అన్ని ఆటలు నేర్చుకుంటం ఎందుకంటే జీవితంలో ఒకవేళ జాబ్ లేకున్నా ఆటలతో ప్రోస్తహిస్తూ మన ఆంధ్రప్రదేశానికి ముఖ్యంగా పేరు తెచ్చుకునే భాగ్యాన్ని మనం ఇస్తాం అదేవిధంగా ఎన్ని విధాలునీ ఆటలను ప్రోస్తహిస్తాం ఎన్ని విధాలుగానీ ఎంకరేజ్మెంట్ చేస్తాం ఏదన్నా కానీ సిద్ధమవుతాం ఏదన్నా కానీ సిద్ధమవటానికి ప్రోస్తహిస్తామంటే జీవితం ఉన్నదే ఆట ఆయా ఆటను ప్రోస్తహిస్తాం చాలామంది ఆటల కంటే జాబ్ని ఎంచుకుంటారు జాబు మనకు అవసరం లేదు అనుకున్న వాళ్లు ఆటని ఎంచుకుంటారు మనకున్నటువంటి ప్రస్తుతం పీవీ సింధు గానీ సచిన్ టెండూల్కర్ గానీ కబడ్డీ రాహుల్ చండీల్కర్ గానీ వీరన్నిటిని మనం చేసిదిద్దుకోవాలంటే అవన్నీ ప్రార్థన అంటారు ఆటలను చాలా మంచి పెట్టుకోవడం చాలా మంచిది ఏ ఆటైనా గానీ ఏ ప్రశ్నలనే గానీ దాచుంచుకుంటాము ఎందుకంటే ఆటలను మనకి ప్రోస్తహించాలంటే చాలా మంచిది ఏ ఆటైనా గానీ మనం ముందుంచి నడుపుకుంటాం ఏదైనా మనం నచ్చకపోవడంకి కారణం ఏదంటే ముందుగా మనం చేసే పనులు చాలా మంచివి కాదు ఎందుకంటే ఆటలను మనం ఫస్ట్ ప్రోత్సహించాలంటే మన సాధ్యమైనంత వరకు మనం పోరాడాలి పోరాటమే మనకు భాగ్యం ఇస్తుంది అదేవిధంగా ఏదైనా ఆట చూసుకోవాలి ఆడుకోవాలి పాడుకోవాలి అన్న కూడా మంచి ఆటనే ఆయా ఆటను ప్రోత్సహించాలి అదేవిధంగా చూసుకునే ఆట ప్రసిద్ధంగా గానీ మాట ప్రసిద్ధంగా గానీ చూసుకోవచ్చు ఆటను మనం బాగా ఆడాలంటే ముందుగా మన గొంతులో మన దైర్యముండాలి ఆయా ఆటను మనం ప్రసాదించుకోవాలి అదేవిధంగా ఆటని ఏం ప్రసాదించుకోవాలా అదే చేసుకోవాలి ఆట నిమిత్తంగా చూసుకోవాలి ఆటను మతంగా ప్రార్థన చేయాలి ముందుగా ఆటలోకి దిగుతున్నామంటే ఫస్టు ఏ ధైర్యంతో పోతున్నామో ఏ గెలవటానికి పోతున్నామో దానికి పోతున్నాం అనే విధంగా మనకి కన్సల్ట్ చేసుకుంటాం దీని విధంగానే మనం ఆటాడుకుంటాం ఆట చాలా మంచిది మంచిది ఆట ఎంతమంది ఆటలు ప్రోస్తహించడానికి ఏమీ లేదు అని అనుకుంటుంటారు ఏమీ లేకున్నా ఆటలో నుంచే మనం సాధియంచు జీవితంలో ఆటలు చాలా ఎందుకంటే ముఖ్యమైనవి అవి ఏదైనా కానీ ముఖ్యమైనవి అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి విషయాలు అన్నిటినీ గానీ మనం చేసుకుంటాం ఆటలు చాలా మంచివి అవి తీసుకుపోవచ్చు తేవకపోవచ్చు సచిన్ టెండూల్కర్ అట్లాంటిది మంచిగా ఆటలతో ప్రోత్సహించి డైరెక్ట్గా రిటైర్మెంట్ అయ్యాడు అదేవిధంగా మన విరాట్ కోహ్లీ గానీ ధోని గానీ రాహుల్ చౌదరి కబడ్డీ పీవీ సింధు సెటిల్ ఇంతమంది ఆటలు ఆడుకునే విధంగా ఉంటాము ఏ విధంగా ఆటలను ఆడుకుంటాము మనము ప్రోత్సహించే విధంగా ఉండాలి ఏదన్నా కానీ ముందుండి గానీ మనం ఆటల్లో చూసుకోవాలి ఏదైనా చూసుకోవాలంటే ఆటను ప్రసాదించాలి అదేవిధంగా మన మాటలు ఏ విధంగా మాట్లాడుకుంటామో తెలీయదు గానీ జీవితంలో ఆటలు చాలా మంచివి అదేవిధంగా మనం చేసుకుంటూ ఉండాలి ఏ ఆటైనా గానీ ప్రస్తవించి ముందుండి నడిపించుకోవాలి దాని విధంగా మనం తయారు చేసుకునే విధంగా ఉండాలి ఏదైనా తెచ్చుకున్నామంటే అది మంచి ఆట విధంగా తెచ్చుకున్నామని నమ్మకం ఉంటుంది జీవితంలో ఆటలు